ఉత్తరాది వంటకాలు వచ్చేసరికి నాకు పానీ పూరి చాట్ పరా పరాట రోటి కూర పప్పు వంటి ఉత్తరాది వంటకాలు చాలా ఇష్టం ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి ఈ వంటకాలు తయారు చేయడం చాలా సులభం దక్షిణాది వంటకాలు వచ్చేసరికి నాకు ఇడ్లీ దోశ పులిహోర పప్పు పచ్చడి సాంబారు వంటి దక్షిణాది వంటకాలు చాలా ఇష్టం ఈ వంటకాలు చాలా ఆరోగ్యకరమైనవి ఈ వంటకాలు తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కాంటినెంటల్ వంటకాలు వచ్చేసరికి నాకు పిస్తా పిజ్జా బర్గర్ శాండ్విచ్ సూప్ సలాడ్ వంటి కాంటినెంటల్ వంటకాలు చాలా ఇష్టం ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి ఈ వంటకాలు తయారు చేయడం చాలా సులభం నేను ఈ వంటకాలు వండటానికి ఎందుకు ఇష్టపడతానో నాకు కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడం చాలా ఇష్టం నా కుటుంబానికి వివిధ రకాల వంటకాలు వండటం ద్వారా వారికీ ఆనందం ఇవ్వాలనుకుంటున్నాను నా కుటుంబ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను అందువల్ల నేను ఎక్కువగా ఆరోగ్యకరమైన వంటకాలు వండటానికి ప్రయత్నిస్తాను నేను ఈ వంటకాలలో వండటం వండటంలో ఎదురయ్యే కొన్ని సవాళ్ళను కొన్ని వంటకాలు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది కొన్ని వంటకాలు తయారు చేయడానికి చాలా ఖరీదైన పదార్ధాలు అవసరం కొన్ని వంటకాలు తయారు చేయడానికి నాకు సరైన పాత్రలు అందుబాటులో లేవు ఈ సవాళ్ళను ఎదురుకోవడానికి నేను కొన్ని చర్యలు తీసుకుంటున్నాను నేను వంటకాలు తయారు చేయడానికి సులభమైన మార్గాలను నేర్చుకుంటున్నాను నేను ఖరీదైన పదార్దాలను పదార్దాలకు బదులుగా సరైన పదార్ధాలను ఉపయోగిస్తున్నాను నాకు అవసరమైన పాత్రలను కొనుగోలు చేస్తున్నాను నేను ఒక మంచి వంటగత్తె కావాలని కోరుకుంటున్నాను నా కుటుంబానికి మరియు స్నేహితులకు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకాలు వండాలని కోరుకుంటున్నాను